మాకు పశువులంటే చాలా ఎక్కువ ఇష్టం ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే మేము మా ఇంట్లో కుక్కలను అయితే మేము పెంచుకోవడం అయితే జరుగుతుంది వాటిని మేము చాలా బాగా చూసుకుంటాము ఎప్పటికప్పుడు వాటిని వాటికి మేము స్నానాలు కట్ట చేయిస్తూ ఉంటూ వాటికి ఆహారం కడుతు పెడుతు ఉంటాము ప్రాముఖ్యంగా అవి మాతో కలిసి పోయేటట్టుగా అవి ఉంటాయి ఎందుకంటే వాటిని బాగా చూసుకుంటు మేము ఎక్కడికి వెళ్ళినా వాటిని తీసుకు వెళుతు వాకింగ్కి వెళ్ళినప్పుడు

కొంచెం ఇబ్బందికరంగా లేకుండా మనకి ఆనందాన్ని పంచేటట్టుగా అవి ఉంటాయి ఎందుకంటే మనం ఆడుతున్నప్పుడు మనతో కలిసి కూడా అవి ఆడుతా ఉంటాయి అవి ఎంతో ప్రేమను అయితే చూపిస్తు ఉంటాయి ప్రాముఖ్యంగా అందులోని మా దగ్గర ఉన్న జాతులు ఏంటంటే లెబెడ్రెడర్ లెబ్రాడర్ ఒక కుక్క ఉంది పొమేరియన్ కుక్క ఒకటి ఉంది ఇంకా రెండు జాతి కుక్కలు అయితే మేము కొత్తగా తీసుకొచ్చాం అది ఏంటంటే డాబర్మ్యాన్ ఇది అందరికి తెలిసిందే తర్వాత బుల్ మోస్టిఫ్ అనే ఒక జాతి కుక్క వీటిని మేము పెంచుకుంటూ ఉన్నాం అన్నమాట వీటికి ఎప్పటికప్పుడు ఆహారం వేస్తూ వీటికి ఎక్కువగా మేము ఎక్కువ వ్యాయామాలు ఎక్కువ వాకింగ్ మేము వెళుతున్నప్పుడు వాటిని తీసుకుని వెళ్ళడము ఇటువంటి ఎక్కువగా చేస్తూ ఉంటాం అన్నమాట వీటికి కావాల్సిన ఆహారం అంట అంతా మేము పెడుతూ ఉంటూ జాగ్రత్తగా మేము చూసుకుంటాము ఇవి మా ఇంట్లో ఉన్నప్పుడు చాలా మంది దొంగలు కూడా లోనకు రానికి భయపడతారు ఎక్కువగా భయపడి దొంగలు కూడా ఎక్కువగా రారు చాలామంది భయపడతారు ఎవరు పడితే వారు గేటు తీసుకుని లోనకు రావడానికి ఎక్కువగా భయపడుతా ఉంటారు కుక్కల ద్వారా కూడా అటురీతిగా మనకి మేలు కలుగుతుంది